కాకినాడ జిల్లాలో ప్రధాన జాతీయమైన భాషా పరిమ పరిమాణం ఎంతో ఉంటుంది అయితే సమ సమూహ లేవి సమూహాలు కూడా ఉంటాయి అయితే వారు ఎలా కలిసి ఉంటారో మీకు తెలుసా పరిశ్రమలు భాషలను పంచుకుంటూ ఉంటారు అయితే వాళ్ళకి కులాలు జాతులు భాషలు ఇలా వ్యత్యాసం ఏమీ ఉండదు కులా మత బా ద్వేషాలు కూడా ఉండవు అయితే ఆ సంస్కృతిక భాషల్లోని వారు ముందుకి నడుస్తూ ఉంటారు ఇంకా మా ప్రాంతాలలో నివ నివసించి జరిగిన నివసించి వారు చేసిన పనంతటిలోను వారు సహాయం అంతటిలోను వారు చేసుకుంటారు అయితే మా ప్రాంతంలో నివసించే గిరిజనులు సమూలం గురించి నాకు తెలుసు అయితే మా జిల్లాలోనూ పరిసరాలలో ఉన్న భాషల్లోనూ కొన్ని మార్పులు అయితే ఉంటాయి అయితే కుమ్మరి వాళ్ళు ఉంటారు వాళ్ళ భాష ఒక రకంగా ఉంటుంది ఇంకా రకరకాల వాళ్ళు రకరకాల భాషలు మాట్లాడతారు అయితే మేము చేసుకునే పండగలన్నిటిలో కూడా వాళ్ళు పాల్గొ పాల్గొంటారు ఉదాహరణకు ఉగాది మేము అందరం చేసుకునే పండుగలో వారు కూడా పాల్గొంటారు తప్పెట్లు గుళ్ళు ఇలాంటివి ఎన్నో రకమైన పండుగల్లోనూ ఇంకా వినోదాల్లోనూ చేరి వారు మాతో పాటు కలిసి ఉంటారు కుల జత జాత జాతి భాషలు సంస్కృతిలో ఎటువంటి తేడా వాళ్ళు రానివ్వరు